హలో బియూ సెలూనా కాదండి మా స్కిన్ చాలా ఎలెర్జీ అవన్నీ అవుతున్నాయి ఏమైనా సొల్యూషన్ చెప్తారా లేదూ లేదు అందుకే కాల్ చేసాము ఏదైనా మంచిది చెప్తారేమో అని మాయిశ్చరైజర్ పాండ్స్ క్రీమ్ పౌడర్ అండి అంతే లేదు ఆయిలీ ఉంది అంటే ఏమైనా బ్రాండ్ చెప్తారా

వైట్ క్యాస్ట్ కాదా అవునా

స్కిన్ ఇరిటేషన్ వస్తుంది యాక్నీ పింపుల్స్ కూడా వస్తున్నాయి డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయి కాదండి ఎండకి వెళితే కూడా స్కిన్ అంతా ఎలర్జీ వచ్చినట్టు డస్ట్ పడితే కూడా చాలా ఎలర్జీ వచ్చినట్టు అవుతుంది ఎందుకవుతుంది అట్లా

ఇంకేమైనా టిప్స్ ఏమైనా చెప్తారా ఓకే అండి